సాంకేతిక రాకతో వినోదం అనే భావన పూర్తిక రూ రూపాంతరం చెందింది పూర్వం వినోదం అంటే పరిమిత వనరులతో నిర్దిష్ట ప్రదేశాలతో నిర్దిష్ట సమయాల్లో లభించేది కానీ నేడు సాంకేతి కత పుణ్యమా అని వినోదం మన అరచేతుల్లో మనకు కావాల్సినప్పుడు కావాల్సినంతగా అందుబాటులో ఉంది పూర్వం టీవీ ఛానళ్ళు రేడియో స్టేషన్లు సినిమా థియేటర్లు మాత్రమే వినోదానికి ప్రధాన వనరులు కానీ ఇప్పుడు యూట్యూబ్ నెట్ఫ్లిక్స్ అమెజాన్ ప్రైమ్ వంటి స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా ఆన్లైన్ గేమింగ్ వంటి ఎన్నో ఎంపికలు ఉన్నాయి ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సినిమాలు మరియు ఎన్నో రకాల ఇంట్రెస్టింగ్ వార్తలు వినడంతో సాంకేతికంగా ఎంతో వినోదాన్ని ప్రజలు పొందుతున్నారు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల సినిమాలు సంగీతం డాక్యుమెంట్రీలు వెబ్ సీరీస్లు వంటి మనకు అందుబాటులో ఉన్నాయి సాంకేతికత మన అభిరుచులకు అనుగుణంగా వినోదాన్ని అందించేలా చేస్తుంది స్టీమింగ్ ప్లాట్ఫామ్లు సోషల్ మీడియా శావన అలవాట్లను విశ్లేషించి మనకు వచ్చే కంటెంట్ను సూచిస్తాయి ఆన్లైన్ గేమింగ్ వర్చువల్ రియాాలిటీ వంటి సాంకేతికలు మనకు వ్యక్తిగతకరించిన ఇంటర్నెట్ అనుభవాలు అందిస్తున్నాయి పూర్వం వినోదం పూర్వం వినోదం కోసం నిర్దిష్ట సమయాల్లో నిర్దిష్ట ప్రదేశాలకు వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు స్మార్ట్ఫోన్ ట్యాబ్లెట్లు ల్యాప్టాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినోదం పొందవచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతీ ఒక్కడు వినోదాన్ని కోరుకుంటారు ఎందుకంటే ప్రతీ ఒక్కరూ వారి వారి పనుల్లో నిమిజ్ఞమై ఎంతో ఒత్తిడికి పాల్గొంటారు అందుకు ఉన్న బాధలను మర్చిపోవడానికి రోజులో కనీసం ఒక గంటైనా వినోదాన్ని కోరుకుంటారు ఈ వినోదం పూర్వకాలంలో అయితే ఎక్కడ దొరికేది కాదు ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో వినోదం అందుబాటులో ఉంది టీవీల ద్వారా సెల్ఫోన్ల ద్వారా వినోదాన్ని పొందుతున్నారు